మనం పట్టణాలకు అంటే శ్రీకాకుళం అనేది ఒక సిటీ అనుకోండి అయితే ఇక్కడ నుండి పల్లె ప్రాంతాల నుండి ఇట్లాంటి సిటీకి ప్రజలు వలస వస్తూ ఉంటారు అయితే అలా వలసలు వచ్చినవారు చాలా ఆనందంగా గడుపుతారు కానీ మనం ఊళ్లోనే ఉండటానికి ఇష్టపడతాం ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి సౌకర్యాలు లేదా అక్కడ ఉండేటటువంటి ప్రకృతి లేదా వాతావరణం లేదా పాడి పంటలు ఇలాంటివి అక్కడ చాలా అందంగా ఆహ్లాదంగా కంటికి కనుల పండుగగా ఉంటాయి అక్కడ బంధుత్వాలతో కూడినటువంటి బంధాలను ఆ పల్లె ప్రాంతాల్లో కలిగి ఉంటుంది ఇక్కడ పట్టణాలకు అంటే ఇట్లా శ్రీకాకుళం కానివ్వండి లేదా ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి బంధాలకు ఎటువంటి సంబంధం ఉండదు అందువలన పల్లె ప్రాంతాల్లో ఉండటానికి ప్రజలు అనేవారు ఇష్టపడుతూ ఉంటారు కానీ సంపాదన అనేది ఈ పట్టణాలలో ఎక్కువగా ఉంటుంది ఖర్చు కూడా అదేవిధంగా పట్టణాలలో ఎక్కువగా ఉంటుంది పల్లె ప్రాంతాలలో తక్కువగా ఉంటుంది అందువలన ప్రజలు పట్టణాల కంటే పల్లె ప్రాంతాలలో ఉండటానికి ఇష్టపడతారు